ప్రస్తుత కాలంలో సాంకేతికత పరిజ్ఞానంలో చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరి చేతిలో అత్యధిక ఫీచర్ కలిగిన మొబైల్ ఫోన్లు అందుబాటులో రావడం జరిగింది దీని తోడు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందింది తక్కువ ఖర్చులో ఇంటర్నెట్ని అందిస్తుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించుకొని గూగుల్ వంటి సంస్థలను మరియు మరికొన్ని వ్యవస్థ సంస్థలను మరియొక మార్కెటింగ్ యొక్క తెలుగు భాషల్లో విక్రయాలను సాగిస్తున్నారు దీని వలన చదువురాని వారు సహితం తెలుగు తెలుగు భాష ప్రసన్నతను ఇంటర్నెట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అలాగే ఇప్పుడు అన్ని ఫోన్లో రావడం వలన ఇప్పుడు జనరేషన్ పిల్లలుతో పాటు వారిని కన్న తల్లిదండ్రులు కూడా తెలుగు భాషను వాడకాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు యూట్యూబ్ మరియు కొన్ని రకాలయిన సినీ పరిశ్రమలకు సంబంధించిన చిత్రాలు తెలుగు భాషలలో ఇంటర్నెట్లో లభ్యం అవడం వలన తెలుగు రాని వారి వల్ల సహితం ఈ యొక్క ఇంటర్నెట్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ యొక్క తెలుగు భాషను మన భారతీయులలో చాలా తక్కువగా వాడకం జరుగుతుంది